ఏడు లక్షల నలభై రెండు వేల ఐదు వందల యాభైరెండు ఆరు లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల ముప్పై పదివేల ఏడు వందల డెబ్బై రెండు నాలుగు వేల రెండు వందల యాభై మూడు యాభై వేల ఐదు వందల పద్నాలుగు